స్టాంపులు కానీ నాణాలు కానీ లేదా రాళ్ళు కానీ మనం కలక్టు చేసినప్పుడు కనుక మనకి అది కూడా మనకి మన విద్యకి తో హెల్ప్ చేస్తుంది అనయితే నేను చెప్పగలను ఎందుకంటే మనమిప్పుడు గవర్నమెంట్ ఏదయినా గవర్నమెంట్ హాఫ్ ఆఫీసెస్కి వెళ్ళినా లేపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళినా సరే ఫస్టు స్టాంపు మీరు స్టాంపు గుర్తు ఉందా మీ అప్లికేషన్కి అని చెప్పి అడుగుతారు అలాగే ఇంకా ఏంటంటే మనం కలక్ట్ చేసిన నాణాలు ప్రతీ ఒక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది అలా ఆ ప్రత్యేకత నేనూ తెలుసుకున్నాను నేనూ అలాగే నేను కొన్ని రాళ్ళు అయితే కలక్ట్ చేసాను దానికేంటంటే ఒకొక్కటి ఒక్కొక్క రూపంలో ఒకొక్కటి ఒక్కొక్కలా ఉంది అలా ఉండడం వల్ల ఒకొక్కదానికి నేను ఒకొక్క ఇప్పుడు ఒకటేమో కుందేలు పిల్లలా ఉండిద్ది కుందేలు పిల్లలా ఉంది ఇంకోటేమో తాబేలులాగా సేము రూపం కూడా తాబేలులాగా ఉంది అలాగొకొక్కదా ఒకొక్కటి ఒకొక్కలా ఉంది అలాగే నేనూ అది ఒకొక్క దానికి ఒకొక్క ప్రత్యేకత ఉందని అయితే నేను నేర్చుకు తెలుసుకున్నాను అలాగే నేర్చుకున్నాను కూడా తర్వాత నేనూ ఆ రాళ్ళకీ ఇప్పుడు పాలరాయికి ఎందుకంత డిమాండ్ ఉంది అలాగే నా అల్ ఇటుకరాయికి అం అంత డి ఎందుకంత డిమాండ్ ఉంది అవి అలా నేను కొన్ని తెలుసుకోవడం వల్ల నేనూ కొన్నీ విషయాల్లో నాకు అవి హెల్ప్ అయినయి అనయితే నేను చెప్పగలను ఏ ఇలాంటి కొన్ని విషయాలు కొన్ని పాఠాలు అయితే నేను నేర్చుకున్నాను వాటి ద్వారా అవి ప్రతీ ఒక్కసారి మనకు ఉపయోగపడతాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇటుకరాళ్ళనే వాడతాము మిగతా ఏ రాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్కి మనం ఇటుకరాలుని పేర్చాకే మనం ఆ ఇటుకరాలుని పేరిస్తేనే అది నిలపడుతుంది అలాగే మనం నే నాపరాయి వేసుకుంటే పాలరాయి కాని నాపరాయి కాని మనం వేసుకుంటే ఇళ్ళు నీట్గా కనపడుతుంది అలాగా ఒకొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని మాత్రం నేను నేర్చుకున్నాను